హలో శ్రీ బాలాజీ హోమ్ అప్లయన్సెస్సా అండి ఓకే సార్

ఓకే సార్ మీకు ఏ కంపెనీ అయితే బాగుంటుంది ఎల్జీ కావాలా శాంసంగ్ కావాలా అండి ఓకే సార్ శాంసంగ్ అయితే టీవీ ఫిఫ్టీ టూ ఇంచెస్ ఉంది థర్టీ టూ ఉంది ఏది మీరు ప్రిఫర్ చేస్తారు సార్ ఓకే సార్ అది ఓకే ఫ్రిడ్జ్ వచ్చి డబల్ డోర్ కావాలా సింగల్ డోర్ కావాలా ఓకే సార్ డబుల్ డోర్ది అయితే బాగుంది ఇప్పుడు కొత్త మోడల్ మొన్న వచ్చింది మీకు చూపిస్తాను శాంసంగ్ది మీకు ఏసీ ప్యానసోనిక్ కావాలా శాంసంగ్ ఇప్పుడు మీరు ఫోర్ అప్లయన్సెస్ తీసుకుంటాను అన్నారు కదా సార్ ఒకే కంపెనీలో తీసుకుంటే మీకు డిస్కౌంట్ కొంచెం బాగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు శాంసంగ్ ప్రాడక్ట్స్ ఎక్కువ మూవ్ అవుతుంది ప్యానాసోనిక్ కంటే ప్యానాసోనిక్ అంటే ఇప్పుడు మీకు కొంచెం పాత మోడల్ అయిపోయింది కొత్తగా ఇప్పుడు మోడల్స్ ఏమి రావట్లేదు మీరు నాలుగు ఒకే శాంసంగ్ కంపెనీలోనే తీసుకుంటే మీకు కొంచెం కలిసి వస్తుంది బెటర్గా కూడా ఉంటుంది అందుకని ఉంది సార్ ఉంది ఏమన్నా ప్రాబ్లం ఉంది మీరు మాకు అప్లయన్స్కు కాల్ చేశారంటే మేము సర్వీస్ పర్సన్ని మీకు పంపిస్తాము ఏసీ వచ్చేసి టు టన్ ఓకేన విత్ ఇన్వర్టర్ ఏసీ ఉంది ఓకే సార్ అది తర్వాత వచ్చి ఇంకా వాషింగ్ మిషన్ అడిగారు కదా ఫ్రంట్ లోడ్ కావాల టాప్ లోడ్ కావాల ఓకే సార్ ఐఎఫ్బీ కావాల ఐఎఫ్బీ అయితే ఇప్పుడు బెటర్గా టెన్ కేజీస్ది ఒకటి ఉంది సార్ ఫ్రంట్ లోడ్ది కొత్త మోడల్ వచ్చింది అరౌండ్ థర్టీ థౌసండ్ నుంచి థర్టీ టూ థౌసండ్ దాకా పడుతుంది అది ఓకేనా మీరు ఇప్పుడు ఫోర్ అప్లయన్సెసు ఒకే కంపెనీలో శాంసంగ్లో తీసుకున్నారు అనుకోండి ట్వంటీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ వస్తుంది సార్ ప్లస్ ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తాము రేపు స్టోర్రూమ్ వచ్చి డైరెక్ట్గా మీరు చూడండి మీకు ఏ కలర్ నచ్చిందో ఏది చూడడానికి మీకు అపటైజింగా ఉంది ఫీచర్స్ ఏది బాగుందో మీరు డైరెక్ట్గా వచ్చి ఒకసారి చూడండి స్టోర్రూమ్కి మీరు ఓకే అని ఏది చెప్పేసి వెళ్ళారో అడ్రస్ ఇచ్చారంటే మేము హోమ్ డెలివరీ చేస్తాము మాతో పాటు సర్వీసింగ్ వస్తారు డెలివరీ చేసేటప్పుడు అప్పుడే మీకు ఇన్స్టాలేషను తర్వాత వచ్చి ఎలా వాడాలో మీకు చెప్పి వెళ్ళిపోతారు అన్నమాట ఉంది సార్ ఓకే సార్ వచ్చే ముందు కాల్ చేయండి నేను ఆవైలబులిటీలో ఉంటాను వచ్చే ముందు కాల్ చేసి రండి ఇదే నా నెంబరు సరేనా మీరు చెప్పి సెలెక్ట్ చేసి వెళ్ళిన వెంటనే రేపు మార్నింగ్ తీసుకు వచ్చి డెలివరీ చేసి ఇన్స్టాలేషన్ చేసి వెళ్ళిపోతాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్